హలో అవునండి ఓకే అంటే సార్ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా ఇదే ఫస్ట్ టైమా ఓకే ఓకే అంటే మా దగ్గర

ఓకే అంటే మా దగ్గర ఇట్లా అంటే బిగనర్స్కి ఒక ప్యాకేజ్ ఒక ఇంటర్మీడియట్ వాళ్ళకి ఒక ప్యాకేజ్ అడ్వాన్స్డ్ వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఉంటుందిగా ప్యూర్లీ ప్యూర్లీ బిగినర్ అయితే మీరు ఇక్కడికి వచ్చినంక ప్యాకేజెస్ అన్నీ మీకు అనుకూలంగానే ఉంటాయండి మళ్ళీ మీరు వర్కింగ్ ప్రొఫెషనలా లేకపోతే స్టూడెంటా ఓకే ఓకే ఆ వర్కింగ్ ప్రోఫెషనల్ అయితే వాళ్ళకి వేరే షెడ్యూల్ ఉంటుంది మళ్ళీ స్టూడెంట్స్ అయితే మళ్ళీ వేరే ఉంటుంది వాళ్ళకి మళ్ళీ మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారు సార్ అంటే మాది ఎప్పుడైనా ఉంటుంది సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మీరు ఎప్పుడైనా రావచ్చు కానీ పర్టిక్యులర్గా డైలీ ఒకే టైమ్కి వస్తే బెటర్ ఉంటుంది ఆ మాకు బ్రాంచెస్ ఉన్నాయి సార్ మీ సిటీ దగ్గరలో మీరు అక్కడ చూసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇక్కడ ప్యాకేజ్ తీసుకొని అక్కడ మీరు అది చూపెడితే ఇక్కడ తీసుకున్నట్టు మీరు ఇక ఎక్కడికి అయిన వెళ్ళిపోవచ్చు మా బ్రాంచెస్లోకి దీనితో పాటు మీరు డైట్ మెయింటైన్ చేసుకోవాలంటే మీకు మేము చెప్తాం సార్ కాకపోతే మీరు మెయింటైన్ చేసుకోలేరు అంటే దానికి ఎక్స్ట్రా ఫీజు కడితే మేమే ప్రొవైడ్ చేస్తాం ఫస్ట్ ఫస్ట్ వీకు అన్నీ చాలా బేసిక్ చేపిస్తాం సార్ ఫస్ట్ ఒక వన్ మంత్ దాకా అంటే మీరు అలవాటు కావాలి కదా వాటికి ఫస్ట్ మొత్తం బాగా బేసిక్గా చేపిస్తాం ఇక్కడికి వచ్చాక మీరు మొత్తం ప్లాన్ అదంతా చూసుకోవచ్చు సార్ మీరు ఎప్పుడైనా రావచ్చు సార్ మాది ఎప్పుడైనా అవైలబులే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటా ఉంటానండి లేదు లేదు నేను ఉంటాను అక్కడనేే ఉంటాను సరే సార్ మరి